మేము శుభ్రంగా వాటర్ని పట్టుకొని తాగి నీరు మనం తాగ తాగడానికి శుభ్రంగా ఎలా తాగుతామంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర ఒక నల్లా ఉంది దానీ మా తాతల కాలం నుంచి కూడా పురాణ కాలం అంటాం కదా అట్లా పురాతన కాలం నుంచి కూడా టాప్ మా దగ్గరనే మా ఇంటి ముందునే ఉంటుంది అంటే దాదాపు నేను పుట్టక ముందు నుంచి కూడా ఆ టాప్ నుంచి తాగునీరును తీసుకుంటాము తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దాక అయితే మంచిగా ఫ్రెష్గా వస్తా వస్తాయనే అనుకున్నాం గత మా డాడీ పుట్ట పుట్టగా కూడా అది అది పైప్ లైన్ లోపట తిరిగి మా ఇంటి దాకా మా తాత ఏం చేశారంటే నల్లా నల్లా తీసుకొని ఇక్కడ మా ఇంటిదాకా నల్లగున్నాయి నల్ల ఇప్పుడు ఇప్పుడు దాకా నేను ఒక అప్పటినుంచి ఆ కాలం నుంచి ఉన్న నల్లా ఈ కాలం దాకా అది నల్లగుంది టాప్ ఉంది అయితే ఆ టాప్ నుంచి మాకు వాటర్ వాటర్ వాటర్ వస్తాయి వాటర్ వచ్చినప్పుడు ఏం చేస్తాయి టు డేస్ ఎప్పుడన్నా ఒకసారి కరెంట్ లేనప్పుడు కానీ కరెంట్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఇటువంటి మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే టూ డేస్ దాకా వాటర్ రావు అలాంటప్పుడు వాటర్ రానప్పుడు మాకు టు డేస్కి వన్ టైం వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సడన్గా వాటర్ ఇట్లా వస్తున్నాయి అనగా మేము వచ్చినప్పుడు కొన్ని వాటర్ని తీసేస్తాం ఇప్పుడు ఏమంటారు తాగు వచ్చినాక డైరెక్ట్ బిందెలు తీసుకోవడం బాటిల్స్ తీసుకొని వాటర్ని ఫిలప్ చేసుకోము కదా ఎందుకంటే చాలా రోజులు టు డేస్ అట్లా వాటర్ రాలేదు లోపల ఏం చెత్త ఉందో ఏది నాస్ ఉంటుంది ఇలా రకరకాలుగా చే లోపల నుంచి ఇట్లా పైపు పెట్టినప్పుడు పైపు నుంచి ఇప్పుడు టాప్ ఆఫ్ ఆన్ చేసిన అలాగా పైపు ఊర్లలో ఎలాగుంటాయి పైపు కూడా ఉంటాయి పైపులల్లకెళ్ళి ఏదన్నా చిన్న చిన్న దోమలు అలా కూడా వెళ్తాయి అట్లా బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు అట్లా కాకుండా మనకు తిరిగి అవి అట్లనే పట్టుకున్నామనుకో చ దోమలు అవన్నీ కాని మన చెరవలో పడిపోతాయి మన బిందెలో పడిపోతాయి ఆ బింద తీసుకోని అట్లే ఇంట్లో పెడతాం

ఒకసారి ట్యాంక్ నుంచి మనకు కిందకి వాటర్ వస్తున్నాయి మనకి వాషింగ్ వాటర్ వాటర్ వస్తున్నాయి ముందుకు అలా అని మనం ఏం చేస్తాం చాలా రోజుల తర్వాత ట్యాంక్కి ట్యాంక్లో చాలా రోజుల తర్వాత వాడుకున్నప్పుడు ఈ మొత్తం ట్యాంక్ని కడిగిపిస్తాం మనం కడిగిపించినప్పుడు దాంట్లో నాసు నాసు అదేదో ఉంటుంది అలా కాకుండా నాసుని తిరిగిం తిరిగి తిరిగించడానికి తొలగించడానికి మనం దీంట్లోకి నాసు రాకుండా ఇంకా టాప్స్ నుంచి వాటర్ వాటర్లోకి ఇప్పుడు పైనుంచి మనం బిల్డింగ్ పైన ఎవరింట్లో అయినా ఇప్పుడు ఇంటిలల్లో బిల్డింగ్ మీద మనకి ఏం కనిపిస్తుంది ట్యాంక్ కనిపిస్తుంది ట్యాంక్ మీద ట్యాంక్ లోపలో చాలా రోజులు వాడకుండా ఉంటాం చాలా రోజులు అలానే వాడకుండా వాడకుండా ఉండంగా ఏమవుతుంది వాటర్ ఉండి ఉండి ఉండి అది జారకుండా కొంచెం నాసు తయారవడం కానీ ఇలా జరుగుతుంది అలాంటప్పుడు మనం వీక్లీ మంత్లీ అయినా సరే మంత్లీ చేసుకుంటే బాగుంటుంది కానీ వీక్లీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అంటే ఫ్రెష్గా ఉంటుంది పైపులోకి ఏమీ రాదు ఏమీ అతుకదు పైపులో ఇప్పుడు ట్యాంక్లో నుంచి నాసు తయారు కాదు మనం అలానే వాటర్ అనేది తొలగించి తీసేసి మళ్ళీ ట్యాంక్ని ఫ్రెష్గా కడిగి మళ్ళీ వాళ్ళు మళ్ళీ పెట్టినట్లయితే మనకు నాసు అటువంటిది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే మనకు ఇప్పుడు ట్యాంకులకి ఇప్పుడు రావాలంటే ట్యాంక్ నింపాలంటే ఇప్పుడు ఏం కావాలి పైపే కావాలి కదా పైపే కావాలంటే మనం దాంట్లోకెళ్ళీ వాటర్ తీసుకోవాలి కింద నుంచి బోర్ వేసి బోర్ నుంచి పైపులు మనం తీసుకువస్తాం తీసుకొచ్చినప్పుడు మనం ఏమి చేస్తాం ఏం చేస్తాం వాటర్లు అక్కడికి కింద కూడా మనం పైపులు మొత్తం మంచి పైపులు పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు నాసు వచ్చే పైపులు కాకుండా నాసు అంటే రబ్బర్ ఏ పైపులు పెట్టిన నాసు కానీ ప్లాస్టిక్ ఐ థింక్ ప్లాస్టిక్ అయితే ఎక్కువ దబ్బున త్వరగా నాసు ఏర్పరచుకుంటుంది దాంట్లో దాంట్లో నుంచి కూడా తక్కువ చేసిన ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ పైపుల నుంచి కూడా నాసు ఎక్కువ వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు

ఇలాంటిది చేసుకోవడానికి మనము ఈజీగా మనము నీట్నెస్గా త్వరగా మనం జాగ్రత్తలు తీసుకుంటాం ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన లోపటిదాకా మనం సేఫ్గా ఉంటాము ఇప్పుడు ఇక్కడనే జాగ్రత్తగా తీసుకోవాలి ట్యాంక్కాడా లేకపోను ఇట్లాంటి చిన్న చిన్న మనం చేశామనుకో ఆ ట్యాంక్లో నుంచి వాటర్ ఎక్కడ వెళ్తాయి మనకు ఒక్కరికే కాకుండా ఇప్పుడు ట్యాంక్లల్లో మనం ఒక్కరిమే ఇవ్వలేము కదా బిల్డింగ్లల్లో ఇప్పుడు చాలామంది రెంట్ తీసుకొని ఉంటారు వాళ్ళు అందరికీ అదే వాటర్ సప్లై కావాలి సప్లై అయినప్పుడు మనకి ఏం చేస్తాయి అవి వాటర్ అదేవిధంగా మన ఒక్క ఇంటికే కాకుండా తిరిగి ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ దాకా పోయి కుటుంబాలకు అవి వెళ్తాయి వాటర్ వెళ్తాయి అలా తీసుకొని వాటర్ని జాగ్రత్తగా తీసుకోవాలి దిష్టితీసి అట్లాగే మనము త్వరగా మన ఇంట్లో హోమ్లో కిచెన్ ఉంటుంది కిచెన్లో టాప్ ఉంటుంది టాప్లో నుంచి మనము ఇలా తిన్న వస్తువులు ఉంటాయి కదా గిన్నెలు చొమ్ములు అలా అలాంటివి తీసి మనం కడుగుతున్నప్పుడు ఏం చేస్తాయి అంటే అవి కడుగుతాం కడుగుతున్నప్పుడు నాసు వస్తుంటుంది అలా వస్తున్నప్పుడు మనం అలాగే మనం ఎక్కడికైనా అలా అలా రావద్దు అలా రావద్దు అంటే మనము గిన్నెలు క్లీన్ చేసుకోవాలి మన బాత్రూంలో కాని బాత్రూంలో కూడా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నప్పుడు నాసు నాసు మనకి కనిపిస్తుంది మనం గిల్టీ ఫీల్ అవుతాం మనం మొహం కడిగేట ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలా వచ్చింది మైండ్లో ఉండిపోతుంది అలా కాకుండా మనం ఏం చేయాలి తిరిగిన తిరిగిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలి మెయిన్ ఏంటంటే మన ఊర్లలో ఉన్న పైపులలో ఇప్పుడు మన ఇంటి ముందరికి సప్పోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కెసిఆర్ నల్లా అని వచ్చినాయి కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కెసిఆర్ అని నల్లా అని ప్రతి ఊరు గ్రామంలోకి ఇంట్లో అందచేశారు తాగునీరు ప్రతి ఊరుకి నా నా చుట్టూన అందాలి అని ఒక రూల్ పెట్టారు దానిపట్ల అది అందాలని అందాలని పెట్టుకున్నప్పుడు పైపులు కెసిఆర్ పైపులు ఉన్నాయి కదా బ్లూ కలర్లో ఉండేవి అవి త్వరగా ఇంటి నుంచి ఇంటిముందుర దాకా లైన్ వేయలేదు పెద్ద పైపు వేయలేదు మిషన్ భగీరథ కాని

మన కా కాలనీలో ఒక స్టేట్ లాగా ఉంటుంది అందులో మధ్యలో నుంచి ఒక ఇంటికి ఇక్కడ ఇంటి పైపు ఉన్నాక లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ రైట్ రైట్ దాన్ని మనం తిరిగి తీసుకుంటారు తిరిగిందల్లా తీసుకుంటారు అలా తీసుకున్నప్పుడు తీసుకుంటారు అలాగా అక్కడ అక్కడ తీసుకున్నప్పుడు పైపు మంచి ఫిట్ మంచిగా ఫిట్టింగ్ చేసి అక్కడ ఇసువంటిది ఒక్క టేప్ టేపింగ్ ఉంటుంది అలా మంచి ఫిట్టింగ్ చేసి టేపింగ్ అట్లా చేసినట్లయితే అక్కడ నుంచి నీటుగా వస్తుంది అక్కడ బట్టలు పెట్టడం కాని మనం ఆ తర్వాత అయినా ఇప్పుడు లేకున్న పురాతన కాలంలో ఏం చేస్తారంటే టేప్స్ అవైలబుల్ లేక పోతుండే అప్పుడు నల్లాని దానికి నల్లాని పెట్టి నల్లాకు బట్ట చుట్టడం కానీ అలా చేస్తారు బట్టలు ఇంత నీలో ఉండి ఉండి ఉండి బట్ట బట్ట మీద నీళ్లు పడితే ఏమవుతుంది అంటే బట్ట కూడా కాస్త డస్ట్లాగా తయారు అయిపోతుంది తయారైపోయి అదే లోపల ఇంక్రీజింగ్ లోపలికి ఎయిర్ వెళ్ళి పాడైపోయి ఆ పైపులకెళ్ళి రావడం జరుగుతుంది అలా రావడంతో ఆ నల్లాని ఆ లోపలకి త్వరగా మన ఇంటి దాకా వచ్చేస్తుంది అలాకాకుండా మనం మన చేయి లేచి ఇప్పుడు అలా లేకుండే ఇప్పుడు పైప్ ఫిట్టింగ్ చేసినాక టేప్ వేసేసి టేప్ వేసేసి ఇప్పుడు మనం నల్లా నీటుగా వాటర్ వచ్చినప్పుడు నీటుగా పట్టుకొని అది అయిపోయిన తర్వాత మనం నల్లా మొత్తం అయ్యి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి మనం ఆఫ్ చేయొద్దు ఆఫ్ చేసి ఆఫ్ చేశామనుకో దాంట్లో చాలా రోజులకి నీళ్లు నిలిచిపోయి ఏమవుతాదంటే టాప్లో కూడా మన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది టాప్లో కూడా అందుకే టాప్ కంప్లీట్గా ఎప్పుడైతే వాటర్ వస్తాయో అప్పుడు పోయి వెళ్ళిపోయాకా ఫ్రెష్గా ఇక్కడ్నుంచి టాప్లో నుంచి వెళ్ళిపోవాలి ఆ పైప్ ఉంటుందా కదా పైపులో నుంచి వాటర్ మొత్తం తిరిగి పోవాలి పోతేనే పైపు ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేటప్పుడు వాటర్ కూడా ఫ్రెష్తో వస్తాయి అక్కడ నుంచి కిందిలో కూడా వస్తాయి ఇప్పుడు పైప్లో నుంచి మంచిగా ఇంకొంచెం వేస్తాము మనము అప్పుడు ఏం చేస్తాం అలా ఇంకొక మిస్టేక్ మన ఊర్లో వాళ్ళు ఏం చేస్తారంటే మిస్టేక్ని ఇప్పుడు వాటర్ వేస్తే మనకు సరిపడా వాటర్ నింపుకుంటాము నింపుకున్నాకా ఏం చేస్తాం చేస్తామంటే ఇంకా ఎక్కువ వాటర్ అయిపోతాయి ఇట్టాంటి అప్పుడు ఆ వాటర్ ఎక్కువ ఎక్కువ అయిపోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా చాలు నాకు వాటర్ నేను ఇంకా వాడుకోవడానికి నాకు అవసరం లేదు అలాంటి టైంలో చెట్లకు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తాం అలా చెట్లకు పెట్టడం చెట్టుకి పెట్టొచ్చు ఇలా చేయాలి నీకు త్వరగా వాటర్ త్వరగా డ్రమ్ములో డ్రమ్ములో పడగా బిందెలో పడగా అన్నీ నింపుకున్న తర్వాత సంపులు ఉంటాయి ఊర్లల్లో సంపులు ఇవన్నీ నింపుకున్న తర్వాత ఏమి చేయాలంటే వాటర్ని ఇంటి ముందర చెట్లు ఉంటాయి చెట్లు ఉంటాయి పూల చెట్లు కానీ ఇలా ఊర్లలో ఉంటాయి అట్లా పూల చెట్లు కానీ ఇవన్నీ ఉంటాయి అవిటి చెట్లల్లో కానీ పైపు వేసేయాలి అవి మనం నింపుకున్నాకా ఏం చేయాలి కాళీ ఉండవు వేస్ట్ అవ్వవు వేస్ట్ ఆ వాటర్ పోతాయి కదా అలా పోకుండా దాన్ని విడిచేయాలి ఇక్కడ మా చెట్లలో అలా వేస్తే ఏమవుతుంది అంటే వాటర్ అవిట్లలో కూడా కొంచెం చెట్లో పోయి బలంగా వేర్లు బలంగా అయ్యి చెట్టు ఉత్పత్తిగా అంటే పెరుగుతుంది చెట్టు చెట్టు పెరగడం జరుగుతుంది మన ఊర్లలో అలా ఏం చేస్తారంటే చెట్లు లేని వాళ్ళు ఏం చేస్తారు నీళ్లు చాలా అయిపోయినాయి ఇంకా వేస్ట్గా ఫ్రెష్గా ఇంకా వేస్ట్ ఎందుకు పోతాయి బోర్లలో కొట్టుకుపోతాయి బోర్లు అయినా ఫ్రెష్గా అట్లాగే వదులుతారు అట్లా కొంతమంది వదులుతారు ఇంకొంతమంది అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు నీళ్లు అయిపోయినాక నాకు చాలు ఇంక నీళ్లు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక బట్ట తీసుకుంటారు కట్టెను తయారుచేస్తారు ఆ కట్టెకు బట్ట పెట్టి ఏం చేస్తారంటే పైప్లో ఇలా పెట్టి పెట్టు పెట్టేస్తారు అది స్టాప్ చేసేస్తారు అలా స్టాప్ చేసేయడం వల్ల బట్ట బట్ట బాగా పాత బాగా మంచిగా నీట్నెస్ బట్ట ఉంటే ఇంకా త్వరగా బాగా పాతదైన బట్ట ఏం చేస్తదంటే పైపులోకి వెళ్ళి పెట్టేసినప్పుడు ఆపేసినప్పుడు అట్లా అట్లా పెట్టిన వాళ్ళు కూడా కొంచెం బాగోదు అలా చే ఊర్లో వాళ్ళు కూడా అలా చేసి చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు అలా అయినప్పుడు పైపులు కూడా చాలా ఎక్కువ ప్లాస్టిక్ పైప్ పైపులో నుంచి నాసు ఏర్పడుతుంది అనుకుంటున్నాను మా ఇంట్లో ఇంట్లో ఇంటి లోపలికి కూడా పైపు విడుస్తాము అలా ఊర్లలో కూడా మన సంపులు ఉంటాయి సంపులలో కూడా చాలా అవసరానికి వాడుకుంటాం సంపులు ఎప్పుడైనా ఇప్పుడు బకెట్లలో డ్రమ్ములలో అన్ని అవన్నీ అన్నిట్లలో వాటర్ అయిపోయినాయి వాటర్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం లాస్ట్ సంపు మనం ఇప్పుడు ఉన్న జనరేషన్ జనరేషన్లో ప్రతి ఒక్కరు సంపు వేసుకుంటున్నారు సంపు కట్టుకుంటున్నాం మనం సంపు కట్టుకున్నాక అందులో అందులో కూడా ఏమైతుంది అది

నాసును తో దూరం చేసే తొలగించి మనం తీసుకుంటాం అలా అయితే నాసును ఇప్పుడు మనం పైపుని వేరుగా వేరే తన పైపు వేసుకున్నాం మనం పైపు వే బోర్లో నుంచి మన ఇంటికి దానికి వేసుకున్నాం టు హండ్రెడ్ మీటర్స్ ఉంది అక్కడ నుంచి ఇక్కడికి పైపును వేసుకుంటాం పైపు వేసుకున్నాక వాటర్ అంతా చాలు అయినాక ఏం చేస్తామంటే పైపులో అందులో నుంచి మొత్తం కంప్లీట్గా వాటర్ తీయలేము కదా తీయనప్పుడు ఏం చేస్తాం

ఉన్న ఊర్లలో మొత్తం పైపుని చుట్టేసి ఉంటారు అన్నమాట మనం ఉన్న పైపుని చుట్టేస్తారు ఇలా చుట్టేసి ఏం చేస్తారు ఇలా ఇద్దరు పట్టుకోనిలే ఒకరు పట్టుకొని ఇలా తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు అందులో వాటర్ నిలుస్తాయి కాబట్టి రేపు వేయలేవు నెక్స్ట్ డే వేయలేవు నెక్స్ట్ డే వేయలేవు ఇలా వేయకుండా చాలా రోజులు ఉన్నామనుకో వాటర్ ఏం చేస్తాయి ఉండి ఉండి ఉండి ఉండి ఆ వాటర్ ఒక స్టేజిలో ఒకదాన్నే ఉన్నాయి కాబట్టి అది నాసు నాసు తయారయిపోతుంది ఉండి ఉండి నాసుగా తయారవ్వడానికి మార్గం ఉంటుంది కచ్చితంగా నాసుగా తయారవుతాయి అవి అలా చెయ్యొద్దు మనం ఎప్పుడైనా వాటర్ అంతా కంప్లీట్ నింపుకున్నామనుకో పైపు చాలా పెద్ద త్వరగా పెద్దగా ఉంది అనుకో ఆ పైపుని ఏం చేయాలి ఇలా లేపుకుంటూ లేపుకుంటూ పోయి వాటర్ మొత్తం తీసేయాలి అలా తీసేసి వాటర్ మొత్తం తీసేసి మనం శుభ్రంగా చే క్లీన్ చేసిన తర్వాతనే పైపుని చుట్టడానికి మనం ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసినట్లయితే మనకు మంచిగా ఉంటుంది నెక్స్ట్ వాషింగ్ వాటర్ వాటర్ని తీసేసి మొత్తం చుడతాము కదా అంటే మంచిగా నాసుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు మనం అలా అందులో మన ఆరుద్ది అయినట్టు అంటే అదిరు అయినట్టు మనము కోరుకుంటాం అలా మరి మరి పైపులలో ఊర్లలో పైపులలో వస్తుంటాయి అలా అలా వేసినప్పుడు మనకి ఏం వస్తుంది కంప్లీట్గా ఫస్ట్ అందులో ఉన్న వాటరే వస్తుంది పైపులు బోర్కి పెట్టేస్తాం టు హండ్రెడ్ మీటర్స్ పైపు ఉంది అక్కడ పెట్టినాం మనం ఇంటిదగ్గర పడుతున్నాం అప్పుడు ఏమవుతుంది మనకు ఖచ్చితంగా పైపులో ఉన్న వాటరే ఫస్ట్ వెళ్తాయి ఆ నాసు మనుకు బిందులలోకి వస్తుంది అలా కాకుండా ఆ నాసుని ఏం చేయాలి తో బయటికి తొలగించి కొం కాసేపైనాక ఆ వాటర్ వాటర్ వెళ్ళి వాటర్ వెళ్ళినాక మొత్తం కంప్లీట్గా వాటర్ వెళ్ళినాక మనం బోర్ వాటర్ వాటర్ వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు మనము దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇలా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఊర్లలో పైపులు ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న నల్లాల కాడా నల్లా ఇంటి ఇంటి వద్ద నల్లా కానీకుండా ఫ్రెష్గా ఫ్రెష్గా వాడుకోవడానికి చూడాలి ఫ్రెష్గా బట్టలు ఏమన్నా నాసు వచ్చినట్టయితే జాలి జాలి వాడుతారు ఇప్పుడు జాలి లేదా బట్ట వేసినామనుకో దాంతో మన వాటర్ పట్టుకునే దానికి మన పని అయినా కాని నాసు వస్తుంది దాన్ని తీసి బయటకి పడేసే ప్రయత్నం చేయాలి అలా పైపుని తీసేసేయాలి పైపుని తీసేసినట్లయితే మనకు చాలా శుద్ధంగా పైపుని నాసును మనం తిరిగి తి తిరిగించుకోలేం తిరిగి రాదు మళ్ళీ నాసు అలా పైపుని క్లీన్ చేసి ఇప్పుడు చిన్న పైపు ఉంది అనుకో బ్రష్ బ్రష్ని పెట్టి ఇలా క్లీన్ చేసినట్లయితే అలా కూడా మనకు కనిపించిన భాగంలో మనం క్లీన్ చేసినట్లయితే అది కూడా వెళ్ళిపోతుంది త్వరగా సెట్ చేస్తాము మనము అలాగా మనం పైపులో నుంచి తాగునీరు మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము ఎటువంటి ఎటువంటి రోగాలకు మనం బలికాకుండా ఉంటాం ఆ నాసు మనకు మనం కడుపులోకి వెళ్ళి తాగుతాం మనం తెలవకుండా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అలా కొత్త కొత్త రోగాలు మనమే మన చేతుల నుంచి మనమే చేసుకుంటాము అలా మనం చేసుకోకుండా మనం చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఇప్పుడు తాగునీరు అంటే చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఏదైనా సరే రో రోజుకు ఒక లీటర్లు ఎని ఎయిట్ లేదా టెన్ లీటర్స్ తాగాలంటారు డాక్టర్లు ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్ ఎక్కువ తాగాలి వాటర్ వల్ల మనము అలా అని చెత్త వాటర్ తాగలేము కదా ఇప్పుడు మనం ఫ్రెష్గా వాటర్ తాగాలంటే మనం ఇటువంటి మార్గాలు మనం ఇటువంటివి పాటించినట్లయితే మనం ఫ్రెష్ వాటర్ తాగడానికి మనము ఆర్చర్ అవుతాము మెయిన్ పైపుల నుంచి ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ జాలి వచ్చినాయి వచ్చినట్లయితే వచ్చినట్లయితే మనం ఏం చేయాలంటే మనం జాలి జాలి మెయింటైన్ చేయాలి నాసు వస్తుందంటే ఒక ఇంటి నుంచి చిన్నగా చిన్న చీరలు అట్లా ఉంటాయి అంటే చున్ని అంటారు చున్ని వాడతారు చున్నీని దాన్ని కాపుగా పెడతారు చున్ని చున్ని పెట్టినట్లయితే మనకు అది నాసు రాదు ఇలా సేఫ్ తీసుకుంటే పైపుని ఫ్రెష్గా చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు టు హండ్రెడ్ మీటర్స్ పైప్ ఉంటుంది కదా ఆ పైపును తీసుకున్న జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం ఇంట్లో ఇంట్లో వాడటానికి తాగడానికి నీరు కూడా నాసుగా ఏర్పడదు పడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచిది